హలో అమ్మ ఎందుకమ్మా ఈరోజు స్పోర్ట్స్ ఆడడానికి లేట్ అయింది లేటుగా వచ్చావు ఈ రోజు రోజు ఎదో ఒక కారణం చెప్తున్నావమ్మ నువ్వు అయితే సరే అమ్మా ఈ రోజంటే ఇంట్లో పని ఉందంటునావ్ లేట్ అయింది అంటున్నావ్ బాగానే ఉంది మరి నిన్న ఏమైంది మొన్న ఏమైంది ఆ సరే మొన్న ఏమైంది మరి రోజు నీకు కారణం చెప్పడం బాగా అలవాటు అవుతోందమ్మా ఈ రోజేమో ఇంట్లో పని నిన్న బస్సు ఎల్లు మొన్నేమో ట్రాఫిక్ అని మేడం పంపించట్లేదని రోజు ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నావు అసలు నువ్వు స్పోర్ట్స్ ఆడేవాళ్ళకి ఫస్ట్ ఉండాల్సిందే డిసిప్లిన్ అమ్మా నీకు మాత్రం అది అస్సలేదు రోజు రోజు తగ్గిపోతూ వస్తుంది అసలు డిసిప్లిన్ అనేది నిన్న కూడా అదే చెప్పావు మొన్న కూడా అదే చెప్పావు రోజు నేను అడగడం నువ్వు లేటుకి రీజన్ చెప్పడం ఇంక వస్తాను అనడం సరే అని నేను అనడం కానీ రోజు కారణాలు చెప్పడం బాగా అలవాటవుతోంది నీకు అవునా సరే అమ్మా నేను మీ నాన్నగారితో మాట్లాడతాను ఇంక నీకు నాన్న వద్దనడు నేను మీ నాన్నతో మాట్లాడి మొత్తం ఇంకా స్పోర్ట్స్ వల్ల ఏంటో అది అదంతా చెప్తాను నీకు ఇంక నాన్నతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు నువ్వు మాత్రం పక్కా టైంకి వచ్చేయాలి రోజు అసలు ఇంక రోజు తొందరగా వచ్చేయాలి నువ్వు ఏ రోజు నాకు లేట్ మాత్రం చేయకూడదు నువ్వు నేను లేటయితే మాత్రం ఇంక నీకు స్పోర్ట్స్ నేర్పించను చెప్తున్నా ఎందుకు నాన్నగారు వద్దంటున్నారు అంటే రీజన్ ఏమైనా ఉందా ఓకే సరే ఎందుకమ్మ ఏం ఎగ్జామ్స్ అమ్మా సరే ఎగ్జామ్స్ అయ్యాక మాత్రం పక్కా రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది నువ్వు మాత్రం ఎలాంటి డిలే చేయకూడదు లేట్ చేస్తే మాత్రం నేను ఇంక నిన్ను స్పోర్ట్స్ నుండి తీసేస్తా ఎట్లా ఎందుకంటే ఫైనల్ స్పోర్ట్స్ ఆడే గేమ్స్ కూడా వస్తున్నాయి నువ్వు కూడా రెగ్యులర్గా రావాల్సి ఉంటుంది సరే అమ్మ